తెలుగు ప్రజలు తమ భాష చాలా గొప్పదని నమ్ముతారు దానికి తగ్గ మనం చూసుకుంటే దేశభాషలందు తెలుగు లెస్స అని వారు నమ్ముతారు తెలుగు ప్రజలు తమ గుర్తింపును పొందడానికి కానీ తమ గుర్తింపును తమ తెలుగు వారని గుర్తించడం కానీ తము ఎక్కడికి వెళ్ళినా కానీ మొదటగా మేము తెలుగు వాళ్ళం లేకపోతే తము సమాధానంగా మాట్లాడటం కానీ సమాధానం ఇవ్వడం కానీ తెలుగులోనే చేయడం జరుగుతుంది వారు తెలుగువారు అని గుర్తించడానికి గల కారణాలు లేకపోతే తాము తెలుగువారు అని గుర్తించబడాలని తను ఎక్కడికి వెళ్ళినా ఉదాహరణకు మనం ఏదైనా స్పీచ్ లాంటిది లేకపోతే ఉపన్యాసం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఎలాంటి అది ఎలాంటి స్టేజి అయినా ఎక్కువ తెలుగు ప్రజలు తెలుగులోనే మాట్లాడ్డానికి చూస్తారు ఎందుకంటే తమ భాషను మరియు తన తమ దేశాన్ని లేకపోతే తమ రాష్ట్రాన్ని ఈ దేశ ప్రజలకు పరిచయం చేయాలని వారు ఎక్కువగా మక్కువ చూపుతారు ఇలాంటి సందర్భాలు చాలా జరిగాయి చాలా కాన్ఫరెన్స్లలో లేకపోతే మీటింగ్స్లలో తెలుగు భాషను ఉపయోగించడం జరుగుతుంది